మా కుటుంబంలో అయితే నుండి దప్పలం అనేది ఒక సాంప్రదాయ వంటకంగా మా మేమందరు ఒక తరతరాలుగా వండుకుంటామన్మాట అది అది మా అమ్మమ్మ గారు సైడ్ ఊరన్మాట ఇక్కడ్నించి అందించబడ్డది ఆ తర్వాత మా అమ్మగారు కూడా ఒకసారి చేశారు అలాగే అదీ ప్రతిసారి మేము చేస్కుంటాం అది ఎలా చేస్తారంటే గుమ్మడకాయ అనపకాయ ములక్కాడ వంకాయ తీపి గుమ్మడికాయ ఉంటుంది కదండీ అది అన్మాట అదే అసలైన టేస్ట్ దానికి తీపి గుమ్మడికాయ ముక్కలు ఇలాగా మనం ఏ వెజిటేబుల్స్ ఉన్నా సరే వేస్కోవాలనమాట అవి బీన్స్ కూడా వేస్తాను ఒక్కొక్కసారి క్యారెట్ కూడా వేస్తారు ముఖ్యంగా అయితే గుమ్మడికాయ అనపకాయ కంపల్సరీ ఉండాలండి అందులో అవన్నీ ఏం చేస్తారంటే చి ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసి అవి ఉడికిస్తారండి ఉడికించిన తర్వాత అందులో చింతపండు పులుపేస్తారు చింతపండు పులుపులో కూడా ఉడికేసిన తర్వాత ఉప్పు కారం ముఖ్యంగా కొంచెం బెల్లం వేస్తారండి దాంట్లో దానికి అసలైన టెస్ట్ అంటే బెల్లమే బెల్లం వేస్కుంటారండీ బాగా మగ్గిన తర్వాత ముక్కలు ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత చివరిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కలిపి గాను నూనెతో పోపేస్తారండీ అది ఇంపార్టెంట్ అండి గాను నూనె దీనికి బాగా టెస్ట్ అండి గానుగ నూనె అంటారు కదా అదండీ ఆ నూనెతో పోపేసి ఈ కూరలో కలిపేస్తారనమాట అది కలపటం వల్ల మనం నెయ్యి పోస్కోని రైస్ పెట్కొని ఇది తింటే కనుక చాలా అమృతంలా ఉంటుందండి ఇది యాక్ష్యువల్గా ఏంటంటే బ్రాహ్మిన్స్ చే ఎక్కువగా చేస్కుంటు ఉంటారు కానీ ఇది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎక్కువ చేస్కుంటారని చెప్పేసి అది మాకు తరతరాలుగా వస్తుందండి